మొదట నాకు నృత్యం అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళుమనుకుంటారో అనేసి నేను నృత్యం చేసేదాన్నే కాదు తర్వాత మా నాన్నగారు వాళ్ళు ఏమీ అనుకుంటే ఏమవుతుంది ఒక్కసారి నువ్వు వేస్తేనే కదా వాళ్ళు ఏమనుకుంటారో అనేసి నీకు తెలుస్తుంది అనేసి మా నాన్నగారు ప్రోత్సహించడం వలన నేను మా ఊరిలో ఒక గణేశుని నిమజ్జనం రోజు నృత్యం చేశాను అప్పుడు నన్ను అందరూ మెచ్చుకున్నారు బాగా చేశావనేసి అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి తర్వాత స్కూల్ డేస్లో నేను మా కాలేజ్ కాలేజ్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫెస్ట్కి డాన్స్ చేయడం వలన అందరూ మెచ్చుకున్నారు ఆ తర్వాత ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి నాకు బహుమతి కూడా ఇచ్చారు మా కాలేజీలో స్కూల్లో కానీ ఇట్లా ఎక్కడపడితే అక్కడ బహుమతి ఇవ్వడం వలన నాకు కూడా ఇంకా ఓకే నేను కూడా మంచిగా చేయగలను నేను కూడా ఒక డాన్సర్ని అనేసి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్లు పెరిగాయి తర్వాత ఆ అవకాశం నే నాకు వచ్చిన డాన్స్ వేరే వాళ్ళకి ఎందుకు నేర్పించకూడదా అనేసి థాట్ తోని వాళ్ళు కూడా కొంతమంది డాన్స్ వచ్చినా కానీ రాకు చేయకుండా ఆపేసారు కాబట్టి వాళ్ళకి కూడా నేను ఇలా అవగాహన తెప్పియాలి ఎందుకు అవగాహన తెప్పియకూడదు అనేసి కొంతమందిని నేను నృత్యం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకువచ్చి ఇలా చేయు అలా చేయమని స్టెప్స్ నేర్పించేదాన్ని నేర్పించడం వలన నాకు కూడా ఎక్కువ వచ్చేది ఎంతో ప్రీతిగా అనిపించేది తర్వాత నాకు కూడా డాన్స్ ఎంతో బాగా వచ్చేది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నన్ను మెచ్చుకునే వాళ్ళు ఓకే నువ్వు మంచిగా చేస్తున్నావు అనేసి నాకు స్కూల్ ఫెస్ట్లో ఏమైనా ఫెస్ట్లు ఉన్నా కానీ నేనే లీడ్ తీసుకొని అందరికీ నేర్పించేదాన్ని అప్పుడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది స్వాతి చాలా బాగా వేస్తున్నావు నువ్వు పెద్ద డ్యా న్సర్వి అవుతావు అనేసి అందరు మెచ్చుకోవడం వలన ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరిగాయి అందువలన ఎవరైనా సరే మనకి ఫస్ట్ అఫ్ ఆల్ డ్యాన్స్ అనేది ఒక కళ ఆ కళ మనకి వినియోగించుకోవాలి అంటే మనలో ఉన్న భయాన్ని తీసేయాలి ఆ భయాన్ని తీసేయడం వల్లనే మనం ముందుకు సాగుతాము ఇలా మా నాన్నగారు నా భయాన్ని తీసేయడం వలన నేను ముందుకు వెళ్ళాను తర్వాత అందరికీ కాలేజీలో కాని స్కూల్లో కాని అక్కడ ఇక్కడ ప్రతి చోట ఎక్కడ వస్తే అక్కడ అవకాశాన్ని నేను వదులుకోలేదు అందరికీ నేర్పించడం జరిగింది నా ఫ్రెండు మాధవి లత ఆమెకి అసలు డ్యాన్స్ అంటేనే రాదు కానీ డాన్స్ చేయడం నాకు డ్యాన్స్ చేయాలని ఉంది నాకు డ్యాన్స్ వేయడం రాదు అనేది ఆమె ఎందుకు నువ్వు భయపడుతున్నావు నీకు డ్యాన్స్ రాదు కదా అనేసి వంద సార్లు ఒకటికి పది సార్లు చిన్నగా ఆమెకి నే నేర్పించడం జరిగింది అది ఇలా స్టెప్స్ వేయాలి అలా స్టెప్స్ వేయాలి అనేసి నేను నేర్పించడం జరిగింది అందువలన తను ఈ ఇప్పుడు ఎంతో పెద్ద తన ఊరిలో చాలామందికి నేర్పించడం జరిగింది నీ వలన నేను నేర్చుకున్నాను అనేసి తను నాకు కృతజ్ఞతలు కూడా తెలిపింది ఇంకా చాలామందికి కాలేజ్ డేస్లో కూడా నేను చాలామందికి నేర్పించాను అలా నేర్పించడం వలన నాకు చాలా ప్రీతిని కలిగించింది ఎందుకలానా నాకు ఒకప్పుడు నేను డ్యాన్స్ చే నేను డాన్సా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను పదిమందికి నేర్పించడం వలన నేను ఓకే నేను కూడా ఒక పెద్ద డ్యాన్సర్నే అనే అనుభవం కలుగుతుంది నాకు కావున మీరు కూడా సరే మీకేమైనా ఇష్టమైతే భయాన్ని వదిలేయండి ఫస్ట్

ఏమైనా ఫెస్ట్ ఉన్నా కాని ఏమైనా ఉన్నా కానీ నన్నే ముందుగా పిలిచి ఇలా మీరు డ్యాన్స్ చేయాలి ఇలా నాటకం ఆడాలి అనేసి మా మేడం వాళ్ళు ఎక్స్ప్లయిన్ చేయడం వలన నేనే ఫస్ట్ లీడ్ తీసుకొని అందరికీ ఏదో ఒక డ్యాన్స్ నేర్పించి అది మేము ఒక పేస్టులో డ్యాన్స్ చేసాము అప్పుడు నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది డ్యాన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మేము డ్యాన్స్ని ఎంజాయ్ చేసి మొన్న నూతన సంవత్సరం రోజు కూడా నా ఫ్రెండ్ దానికి డ్యాన్స్ రాకుంటే నాకు డ్యాన్స్ నేర్పియ్యవా అని చెబితే నేను ఇంకా నువ్వు భయాన్ని వదిలిపెట్టి నీ పాట ముఖ్యం కాదు నీకు ఎలా వేయాలి అనిపిస్తే అలా ఎగురు అనేసి తనకి ప్రోత్సాహించాను అందువలన తను ఇంకా మంచిగా చేయడం నేర్చుకుంది ఓకే నేను నీ ఇన్ని రోజులు నాకు చాలా భయం ఉండేది కానీ ఇప్పుడు నేను నువ్వు చెయ్యు అని అనడం వలన నేను భయాన్ని అన్నిటిని వదిలేసి నేను డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాను నాకు ఎంతో హ్యాపీగా ఉంది అనేసి తను నన్ను కృతజ్ఞతలు తెలిపింది అప్పుడు నాకు వచ్చే ఉత్సాహం మనం డ్యాన్స్ చేసే కంటే నువ్వు మంచిగా చేస్తున్నావు మంచిగా నేర్పిస్తున్నావు అని చెప్పడంలో ఇంకా మనకి తృప్తిని ప్రీతిని కలిగిస్తుంది అనమాట ఇంకా ఆ డ్యాన్స్ ఇంకా మనకి నేర్చుకోవాలి అని ఉత్సాహం కలుగుతుంది కావున మనం ఏదైనా సరే డ్యాన్స్ ఏదైనా సరే మీకు ఇప్పటికీ చెప్తున్నాను ఏదైనా భయాన్ని వదిలేస్తేనే మనం ముందుకు సాగుతాము భయాన్ని ఉంచుకొని తర్వాత చేయాలి అంటే మన వల్ల కాదు అందువ నేను ముందుకు సాగాను మీరు కూడా సాగాలి అని నేను కోరుకుంటున్నాను కావున నాకు డ్యాన్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ప్రత్యేకంగా నాకు మాస్ స్టెప్పులు కాని ఇలాంటి విలేజ్లలో వినాయక చవితి అప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్ అప్పుడు ఇలా ఇక్కడ వేయడం నాకు చాలా ఇష్టం మా స్కూల్ డేస్లో కూడా నాకు చాలా మెచ్చుకునే వాళ్ళు గిఫ్టులు కూడా నాకు చాలా బహుమతులు కూడా నాకు చాలా వచ్చాయి వాళ్ళల్లో నాకు అందరికంటే నాకే ఎక్కువ వచ్చాయి చాలామంది అనేవాళ్ళు నీకు ఇన్ని గిఫ్ట్లు వచ్చినాయి కదా అనేసి నేను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను నాకు కూడా నేర్పి అనేసి గిఫ్టుల కోసం పేరు కోసం వాళ్ళు కూడా మాకు నేర్పియ్యవా అనేసి బతిమాలే వాళ్ళు నాకు కూడా కానీ నేను విసుకోకుండా వాళ్ళకి మంచిగా ఓకే నేను నేర్పిస్తాను మీకు భయమేం లేదు ఈజీగానే ఉంటుంది అనేసి ఏదైనా స్టెప్ ఉంటే మనం స్పీడ్గా చేసావు ఒకవేళ మనకి డ్యాన్స్ వచ్చు అనుకుంటే మనము స్పీడ్గా చేస్తాం రాని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు అంత స్పీడ్ రాదు కావున మనం ఎలా నేర్చుకోవాలి అంటే వాళ్ళకు ఒకసారి ఒక పది స్టెప్లు ఉన్నాయనుకో ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క విధంగా నేర్పియ్యాలి ఒక అలా ఎలా అంటే స్లోగా ఫస్ట్ అఫ్ ఆల్ మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఇలా ఉంటుంది ఒక స్టెప్ స్లోగా ఉంటే అది ఎలా ఉంటదో నేర్పించి పది స్టెప్పులు పది విధాలుగా చిన్నగా నేర్పించి తర్వాత దాన్ని ముందుకు సాగించాలి స్పీడ్గా చేయాలి అలా అయితే వాళ్ళు చిన్నగా మంచిగా నేర్చుకుంటారు ఫస్టే మనం ఏం చేస్తామంటే స్పీడ్గా చేస్తామనుకో అలా చేయడం ఇంకా వాళ్ళకి రాదు అప్పుడు వాళ్ళు ఆత్మవి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అందుకని మనమేం చేయాలంటే నువ్వు చేయగలవు అనేసి గుండె ధైర్యం చేసి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగించి మనం ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క ఒక పదిహేను నిమిషాలు కాని గంట సేపైనా కానీ వాళ్ళకి ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క విధంగా నేర్పించి అలా నేర్పించడం వలన వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మనకు కూడా ఓకే ఒక అమ్మాయికి నేను డాన్స్ని నేర్పించాను నా ఫ్రెండ్ని నా సోదరి సోదరి నా సోదరిని కూడా నేను అలానే నేర్పించాను దానికి డాన్స్ రాక రాకపోవడం వలన అది చాలా నిరు నిరుత్సాహం కలిగించేది దానికి ఎందుకంటే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఆగస్టు ఫిఫ్టీన్ రోజు కానీ నూతన సంవత్సరం రోజు కానీ వినాయక చవితి అప్పుడు కాని వాళ్ళ మంచిగా డ్యాన్స్ చేస్తారు అప్పుడు తను అనుకునేది అక్క అక్క నాకు డ్యాన్స్ రావట్లేదు నాకు రాకపోవడం వలన అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కానీ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను మరి ఎలా నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అసలు ఎలా సాల్వ్ అవుతుంది అనేసి తను బాధపడుతూ ఉండేది బాధపడకు అని చెప్పేసి నేను ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క విధంగా ఒక పది సార్లు నేర్పించే నేర్పించే ఒక పది రోజులు తనకి ప్రాక్టీస్ చేయడం వలన ఒక ఐదు ఆరు పాటలు నేర్చుకొని ఇప్పుడు తను ఎంతో మంచిగా ఆ ఐదు ఆరు పాటలే నేర్చుకుంది కానీ తర్వాత మంచిగా డ్యాన్స్ వేయడం నేర్చుకుంది స్టెప్పులు ఈజీగా నేర్చుకోవడం ఈజీ ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలి అనేది నా ద్వారా తెలుసుకుంది తను ఒకప్పుడు డ్యాన్స్ అంటే చాలా పెద్దగా ఉంటుందేమో ఎలా వేయాలో స్టెప్స్ నాకు రాదు అది ఇది అనేసి నిరుత్సాహం కలిగించేది తనకి ఇప్పుడు ఏంటంటే నేను నేర్పించడం వలన ఓకే ఇలా వేయాలా ఇంత ఈజీనా అనేసి తనకు తెలిసింది అప్పటినుంచి తను ఏమి తను కూడా నాలాగనే పదిమందికి నేర్పించింది ఎందుకంటే ఇప్పుడు నేను నేర్పించిన డ్యాన్సే తను ఇంకొక పదిమందికి నేర్పించింది అలా వాళ్ళు ఇంకొక పదిమందికి నేర్పించడం వలన మనకు డ్యాన్సనేది భయంగా మారదు ఈజీగా హ్యాపీగా అనిపిసస్తుంది ఊర్లలో కూడా మన అమ్మ వాళ్ళ కూడా మా అమ్మ వాళ్ళతో సహా ఇలా మనకి ఊర్లలో పెళ్లిళ్లలో కూడా డ్యాన్సులు డీజే మీద డ్యాన్స్ వేయడం ఇలా తనకి చాలా బాగా నేర్పించడం జరిగింది మా అమ్మ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది అందరూ నీ కూతురు మంచి డ్యాన్సర్ అవుతుంది మంచిగా డ్యాన్స్ చేస్తుంది అనేసి నృత్యం నృత్య కళాకారుని అవుతుంది ఈమె అనేసి అందరు మెచ్చుకోవడం వలన మా అమ్మకి కూడా చాలా హ్యాపీగా అనిపించి మా మా అమ్మ కూడా ప్రోత్సహించింది వెళ్ళు నీకు ఎక్కడ డ్యాన్స్ అవకాశం వచ్చినా కానీ వదిలేయకుండా నువ్వు అక్కడ వినియోగించుకో అనేసి మా అమ్మ కూడా ప్రోత్సహించడం జరిగింది మొదట నాకు భయం ఉండేది అది మా నాన్నగారే భయాన్ని తీసేశారు తర్వాత నన్ను అందరూ ప్రోత్సహించి అందరు ప్రోత్సహించారు ఓకే నువ్వు వెయ్యు ఎందుకు వేయకూడదు అనేసి ఎక్కడ ఉన్నా కానీ నీకు ఏ అవకాశం సినిమా అవకాశం సినిమాలో డ్యాన్స్ అవకాశం వచ్చినా కాని నువ్వు వదిలి పెట్టుకోకు అనేసి మా అమ్మ వాళ్ళు కాని మన మా చుట్టుపక్కల బంధువులు కానీ అందరూ నన్ను ప్రోత్సహించారు వాళ్ళకి కూడా ఒకప్పుడు డ్యాన్స్ అనేది రాక ఎలా పడితే అలా వేయడం జరిగింది నేను నేర్పించడం వల్ల ఓకే మంచిగా ఉంది అనేసి అనిపించిరు వాళ్ళకు నేర్పించడం వల్ల నాకు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకు రాని డాన్స్ వాళ్ళు నేర్చుకుంటే ఎంత తృప్తిని ఇస్తారో మనకి వచ్చిన డ్యాన్స్ వాళ్ళకి నేర్పించడం వలన చాలా తృప్తిని ఇస్తుందో మనకి వచ్చిన డాన్స్ వాళ్ళకి నేర్పించడం వలన చాలా తృప్తిని ఇస్తుంది అందువలన నాకు ఈ అవ దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు అనేసి నేను వినియోగించుకున్నాను మీకు ఒకవేళ డాన్స్ రాకుంటే ఎవరైనా మీతో పాటు ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఉంటే ఈమె నాకు నేర్పించడం ఏంది అనేసి చిన్న చూపు చూడకుండా ఓకే నాకు డాన్స్ రాదు నాకు చదువు వస్తుంది ఆమెకి డాన్స్ వస్తుంది నేను చదువు తనకి నేర్పిస్తాను తను నాకు డాన్స్ నేర్పిస్తుంది అనే ప్రోత్సాహం మీ ఇద్దరు మధ్యన కోఆర్డినేషన్ ఉంటే మీరు ఇద్దరు ఎంతో పై స్థానంలో వెళ్ళగలుగుతారు అందువలన నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఏదైనా నేర్పించే అవకాశం మీలో ఎవరికైనా వస్తే అది మాత్రం వినియోగించుకోండి వృధా చేయకండి నాకు నా ఫ్రెండ్ ద్వారా నాకు అవకాశం వచ్చింది మా నాన్నగారు ప్రోత్సహించడం వలన నేను నేర్చుకున్నాను నా ఫ్రెండ్ని కూడా నేర్పించడం జరిగింది సో అలాంటి అవకాశం మీకు కూడా వస్తే మీరు పక్కా వినియోగించుకోండి అనేసి నేను చెప్తున్నాను ఇది నా మనవి కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు బాయ్